అహ ఏమీ లేదు ఏం చేస్తున్నాను ఆంధ్రప్రదేశకా బీచెస్ ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది కనకదుర్గ టెంపుల్ ఉంటుంది బీచ్కి వెళ్ళినా కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్యామిలీతో అయితే కొంచెం దేవస్థానంలో అయితే బెటర్ ఫ్రెండ్స్తో అయితే ఎక్కువ విశాఖపట్నంకి వెళ్తే బీచెస్ అయితే వాళ్ళు ఫ్రీగా ఉంటుంది ఇంకొంచెం ఆ చూశాం అవి కూడా బాగుంటాయి ఫ్రెండ్స్తోటి ఎంజాయి చెయ్యటానికి ఫ్రెండ్స్తోటైతే ఇంకా బాగుంటాయి అరకు అట్లయితే ఫ్యామిలీతోటి అయినా ఓకే ఇంకా ఇక్కడ శ్రీకాకుళంలో శివాలయం ఉంది అది కూడా ఉంటుంది శివునిది టెంపుల్ బీచ్ ఉంటుంది బీచెస్ ఉన్నాయి ఓకే ఇవి ఇవి మూడు టెంపుల్స్ లేదా ఎంజాయ్మెంట్ కోసం అయితే బీచెసు అవి ఓకే ఫైనల్ ఓకే